హలో హలో నేను కస్టమర్నండి మీ షాప్లో ఏమేం చెప్పల్స్ ఉన్నాయండి

వా వాటర్ ప్రూఫ్ చెప్పాల్ ఎంత అండి అయితే ఉందిండి ఇంకా పక్క షాప్లో తక్కువనే ఉంటుంది కదా పడ నేను అదే బ్రాండ్ రెండు చూసి ఆన్లైన్లో కూడా చూసి చాలా తక్కువ ఉంది మీ దాట్లో చాలా ఎక్కువ చెప్తున్నారు

అ మ మీ దానికి గ్యారెంటీ ఇస్తారా వన్ ఇయర్ వరకి మంచి ఉంటాయి అని చెప్పేసి ఖరాబ్ అవ్వకుండా

అవును ఎట్లీస్ట్ కొంచెమనా డిస్కౌంట్ ఇవ్వాలి కదా మరి కొంచెం ఎనిమిది వందలంటే కష్టం కద ఒక కొంచెం అన్న తెక్కువ చేయండి అంటే మేము కూడా కొడా కొనే సిచువేషన్లో ఉండాలి కదా అండి

ఓకే అండి సరే తీసుకుంటా సరే అండి